ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన పంటలు ఏ సీజన్లో ఏ పంట వేసారు అనేది ఇప్పుడు మనం నేను చెప్తున్నాను ముఖ్యంగా వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్న ప్రారంభం అవుతున్నది వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు ఏ పంట ఇప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతీ సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు అయితే అదను చూసి సాగు చేయటం వల్ల తెగుళ్ళు చీడపీడల ఉద్ ఉద్ధృతి నుంచి పంటను కాపాడుతూ కాపాడుకోవడంతో పాటు పంట నాణ్యత పెరుగుతుంది అధిక దిగుబడి వస్తుంది వానాకాలం వానాకాలంలో ముఖ్యంగా వానా కాలంలో ఏ పంటలు ఎప్పుడు వేసుకోవాలి అనేది ప్రతీ సంవత్సరం ఏదో రకము సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి పంట బ్రతుకుతుంది ఈ నేపథ్యంలో ఏ పంటను ఎప్పుడు సాగు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కజొన్న మొక్కజొన్న పంటకాలం నూట పది రోజుల నుంచి నూట ఇరవై రోజులు ఉంటుంది జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను లోపు విత్తనాలు విత్తుకోవాలి మొక్కజొన్న సున్నితమైన పంట నీళ్ళు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నతట్టుకోదు కాండం తొలచు పురుగు తీవ్ర నష్టం జరుగుతుంది ముప్పై రోజులు గడిచిన తరువాత దాని ప్రభావం పంటపై అంతటా ఉండదు ముఖ్యంగా రబీ రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతుల అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేను లోపు విత్తనాలు వేయాలి ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేను లోపు పంట చేతికి వస్తుంది పెసర పెసర పంట కాలం అరవై నుంచి డెబ్భై రోజులు ఉంటుంది జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను లోపు సాగు చేయాలి ఆగస్టు ఇరవై ఐదు వరకు పంట చేతికి వస్తుంది ఆగస్టులో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉండటంతో పెసర పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది జూన్ ఇరవై లోపు సాగు చేస్తే ఆగస్టు పదిలోపు పంట చేతికి వస్తుంది రబీలో సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ ముప్ఫై లోపు సాగు చేయాలి పత్తి ఈ పత్తి అనేది సారవంతమైన నేలలో పండుతుంది సా పత్తి సాగును వీలైనంత వరకు తగ్గించాలి పత్తి సాగుకు పెట్టుబడి ఎక్కువ ఉండటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ధర లేకపోవడంతో నష్టాలు చాలా ఎక్కువగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు నల్లరేగడి భూముల్లో పత్తి సాగు చేసే రైతులు అరవై నుంచి డెబ్భై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత ఉధృతి పత్తి గింజలు విత్తుకోవాలి జూన్ ఇరవై నుంచి జులై ఇరవై వరకు పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల రసం పీల్చు పురుగులు ఉధృతి తక్కువగా ఉంటుంది కంది కంది పంట కాలం ఆరు నెలలు జూన్ ఇరవై నుంచి జులై చివరి వారం వరకు సాగు చేసుకోవాలి సోయా చిక్కుడు సోయా చిక్కుడు పంటకాలం నాలుగు నెలలు ఉంటుంది పెసరతో పోలిస్తే సోయా చిక్కుడు వర్షాలు తట్టుకునే జులై వరకు సాగు సెప్టెంబరు సెప్టెంబరు ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ఇరవై వరకు పంట చేతికి వస్తుంది సోయా చిక్కుడు సకాలంలో సాగు చేయడం వల్ల రెండో పంటగా వేరుశనగ మూడో పంటగా వేసవిలో పెసర సాగు చేసుకోవచ్చు మిరప మిరప పంట కాలం ఏడు నెలలు ఆగస్టు మొదటి వారంలో నారు పోసుకుని సెప్టెంబర్లో నాటు వేసుకోవాలి నకిలీ విత్తనాలు ఖరీదు చేసి మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు గుర్తింపు పొందిన డీలరు వద్ద విత్తనాలతో పాటు రసీదు తీసుకోవాలి మిరప సాగు చేసే రైతులు తొలకరి వర్షాలు కురవగానే తక్కువ కాలంలో చేతికి వచ్చే పెసర రకాలు సాగు చేసిన తరువాత మిరప సాగు చేసుకోవచ్చు వరి దీర్ఘకాలిక వరి రకాలు సంబందించిన జూన్ మొదటి వారం నుంచి చివరిలో లోపు నారు పోసుకోవాలి పంటకాలం నూట ముప్ఫై ఐదు నుంచి నూట యాభై రోజుల వరకు ఉంటుంది అక్టోబర్ ముప్ఫై ఒకటి నుంచి నవంబర్ ఇరవై లోపు పంట చేతికి వస్తుంది వానాకాలం సాగు చేసిన పంట సకాలంలో చేతికి రావడంతో నవంబర్లో యాసంగి వరుసగా చేయడానికి వీలు ఉంటుంది ఏప్రిల్ వడగండ్ల వర్షాలకు యాసంగి సాగు చేసి వారు నష్టపోవాల్సి వస్తున్నది మార్చి చివరి వరకు యాసంగి పంట చేతికి వస్తే వడగండ్ల వానతో వచ్చే నష్టాలను అధిగమించవచ్చు నేరుగా పోటీ దున్ని పొడి దుక్కిలో వరి సాగు చేసే రైతులు స్వల్పకాలిక రకాలు జూన్ ఇరవై నుంచి అక్టోబర్ పదిహేను లోపు సాగు చేయాలి మధ్యకాలిక రకాలను జూన్ ఇరవై నుంచి జూలై పదిలోపు సాగు చేయాలి అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారంలో పంట చేతికి వస్తుంది కాలానుగుణంగా పంటలు సాగు చేసుకోవాలి ముఖ్యంగా రైతులు పంటలను కాలానుగుణంగా ఎంపిక చేసుకోవాలి ఏ పంటలు ఎప్పుడు సాగు చేయాలన్నది పూర్తి అవగాహన చేసుకున్న తరువాతే వేసుకోవాలి కాలానుగుణంగా సాగు చేయటం వల్ల దిగుబడులు పొందడమే కాకుండా రోగాల ప్రభావం తగ్గుతుంది ఏ పంటలు సాగు చేయాలన్నా విత్తనాలను ఎక్కడ పడితే అక్కడ కొనకుండా గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే కొనుకే కొనుగోలు చేసి రసీదు తీసుకోవాలి అదే విధంగా వరి వరి ఎక్కువ ఎండా కాలంలో కూడా వేసుకోవచ్చు బోర్ల క్రింద కానీ సోయా చిక్కుడు సోయా చిక్కుడు పంటకాలం నాలుగు నెలలు అదే విధంగా అదే విధంగా మినుములు మినుములు ఇవి అన్నియూ చెలక చేన్లలో వేసుకోవచ్చు అదే విధంగా పల్లి పల్లి వర్షాకాలంలో ఎక్కువగా పండిస్తారు పల్లికి సంబందించిన వివిధ కెమికల్స్ కానీ మొత్తం అంతా ఆ డీలర్ల మందుల షాపులో తీసుకొని మందులు వేయడం జరుగుతుంది అదే విధంగా ఈ పంటలకు కావాల్సిన మందులు మందులు అన్నీ మనం సకాలంలో మందులు వేయడం వల్ల ఈ పంట పంటల నుంచి పురుగులని చంపి మనం రక్షించుకోవచ్చు అదే విధంగా వరి దీర్ఘకాలిక వరి రకాలకు సంబంధించిన జూన్ మొదటి వారం నుంచి చివరిలోపు నారు పోసుకోవాలి పంటకాలం నూట ముప్పైఐదు నుంచి నూటా యాబై రోజులు ఉంటుంది అక్టోబర్ ముప్ఫై ఒకటి నుంచి నవంబర్ ఇరవై లోపు పంట చేతికి వస్తుంది మధ్యకాలిక రకాల నారును జూన్ ఇరవై నుంచి జూలై పది లోపు కోసుకోవాలి పంటకాలం నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్ఫైఐదు రోజులు నవంబర్ ఐదు నుంచి ఇరవై ఐదు లోపు పంట చేతికి వస్తుంది వానాకాలంలో సాగు చేసిన పంట సకాలంలో చేతికి రావడంతో నవంబరులో యాసంగి వరి సాగు చేయడానికి వీలు ఉంటుంది వానాకాలం ఆలస్యం చేయడం వల్ల యాసంగి కూడా ఆలస్యమవుతున్నది ఏప్రిల్లో వడగండ్ల వర్షాలకు యాసంగిలో సాగు చేసిన వరి నష్టపోవాల్సి వస్తున్నది మార్చి చివరి వరకు యాసంగి పంట చేతికొస్తే వడగండ్ల వానతో వచ్చే నష్టాలను అధిగమించవచ్చు నేరుగా పొడి దుక్కిలో వరి సాగు చేసే రైతులు స్వల్పకాలిక రకాల జూన్ ఇరవై నుంచి అక్టోబర్ పదిహేనులోపు సాగు చేసుకోవాలి మధ్య కాలిక రకాలను జూన్ ఇరవై నుంచి జులై పదిలోపు సాగు చేసుకోవాలి అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారంలో పంట చేతికి వస్తుంది అదే విధంగా మొక్కజొన్న మొక్కజొన్నలో తెల్లజొన్న తెల్లజొన్న మొక్క మొక్కజొన్న తెల్లజొన్న పచ్చజొన్న ఇవి వివిధ రకాల జొన్నలను పండించుకోవచ్చు జొన్నలు అనేవి ఎక్కువ చెలక చేలల్లో పండుతాయి మోక్ మొక్క జొన్న పంట కాలం నూట పది రోజుల నుంచి నూట ఇరవై రోజులు ఉంటుంది అదే విధంగా ముప్పై రోజులు దాటి దాటి రుతు ప్రభావం అంతగా ఉండదు ఆలస్యం ఆలస్యంగా సాగు చేస్తే కాండం తొలుత పురుగు నష్టపోవాల్సి వస్తుంది రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేనులోపు విత్తనాలు వేయాలి ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేను లోపు పంట చేతికి వస్తుంది అదే విధంగా అదును చూసి సాగు చేయడం వల్ల తెగుళ్ళు చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవటంతో పాటు పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బ్రతుకుతుంది ఈ నేపథ్యంలో ఏ పంటలను ఎప్పుడు సాగు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై నిపుణుల సూచనలకు సూచనలు సలహాలు అయితే ముఖ్యంగా ఈ పంటల గురించి అవగాన చేయడానికి ఇప్పుడు రైతులకు వివిధ సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏ పంటలు ఎప్పుడు పండించాలి పత్తి గానీ వివిధ రకాలైన పంటలకు ఏ విధంగా మందులు ఏ పిచికారీ ఏ సమయంలో ఎట్ల ఎట్ల చేయాలి ఎంత వాటర్లో ఎంత మందు కలపాలి అనేది వివిధ కెమికల్స్ మొత్తం అంతా మనకు ట్రైనింగ్ కూడా రైతులకు ఇస్తున్నారు ఈ అదే విధంగా రైతులు పంటల కాలానుగుణంగా ఎంపిక చేసుకోవాలి ఏ పంటలు ఎప్పుడు సాగు చేయాలి అనేది అవగాహన కూడా కల్పిస్తున్నారు పూర్తి అవగాహన చేసుకున్న తరువాతనే వేసుకోవాలి కాలానుగుణంగా సాగు చేయడం వల్ల మంచి దిగుబడి పొందడమే కాకుండా రోగాల ప్రభావం కూడా తగ్గుతుంది ఇక్కడ కొన్ని కొన్ని గుర్తింపు డీలర్ల వద్దనే కొనుగోలు చేసి రసీదు తీసుకోవాలి ఈ విధంగా వివిధ రకాల పంటలకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది